భార్గవి బాగున్నాను భార్గవి నువ్వు బాగున్నావా ఇక్కడే బయటున్నాను లేదు భార్గవి కాలీగ ఉన్నాను లేదు భార్గవి న్యూస్ ఛానల్ ఎలా ఉంది

లేదు భార్గవి ఓకే లేదు భార్గవి న్యూస్ అంతా చదివేదే చూసేదంతా ఏం లేదు జరుగుతూ ఉంది అంటే గల్స్ని ర్యాగ్గింగ్ చేయడం ఇంకా చాలా జరుగుతూ ఉంది ఓకే ఓకే మరి ఓకే